భారత్దేశంలో ప్రియమైన రాజకీయ నాయకులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మన దేశానికి సీఎమ్ అయిన తర్వాత తర్వాతన అమరావతిని రాజధానిగా తీసుకురావడం ఎంతో ఆనందకరమైన విషయం చంద్రబాబు నాయుడు గారు సీఎమ్ అయిన తర్వాత నుండి పిల్లలకు స్కూళ్ళో భోజనాలు కానీ స్కూళ్ళో విద్య కానీ ఎటువంటి లోటూ లేకుండా చూస్తున్నారు అలాగే పార్కుల్లో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను నీట్గా ఉంచడం చేస్తున్నారు అలాగే పీఎమ్గారు నరేంద్ర మోడీ గారు మన దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత నుండి గుళ్ళను గానూ ఇంకా ఆర్థికంగానూ ఎంతో ఉపయోగపడుతున్నారు మనకి ఎంతో మన దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు వీళ్ళిద్దరు నరేంద్ర మోడీ గారు గుళ్ళను ఇలాంటివి చాలా బాగా బాగు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగానూ అందరి అందరికీ ఉపయోగపడుతున్నారు